ఆంధ్రప్రదేశ్ కళలు హస్త కళలు చాలా రకాలుగా ఉన్నాయి ముఖ్యమైనవి మొదటి కలంకారి కొండపల్లి చెక్క బొమ్మలు తోలుబొమ్మలు చేనేత మరియు కాంస్య శిల్పాలు కలంకారి అనేది ఒక పురాతన వస్త్ర ముద్ర ముద్రణ కళ ఇది సహజ రంగులతో చేతితో ముద్రించబడతాయి ఈ కళకు విజయనగర సామ్రాజ్య కాలం నుండి ప్రాచుర్యం ఉంది కొండపల్లి చెక్క బొమ్మలు కొండపల్లి చెక్క బొమ్మలు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్ర ప్రత్యేకమైన కళ ఈ బొమ్మలు చెక్కతో చేయబడతాయి మరియు వివిధ రకాల నమూనాలతో లభిస్తాయి తోలుబొమ్మలు తోలు బొమ్మలు లేదా తోలుబొమ్మల జానపద కళారూపం ఇవి తోలుతో చేయబడతాయి మరియు మనకు ఇతిహాసాల ఆధారంగా తయారు చేయబడతాయి చేనేత ఆంధ్రప్రదేశ్లో చేనేత ఒక ముఖ్యమైన హస్తకళ పోచంపల్లి వెంకటగిరి నారాయణ మరియు ధర్మవరం మగ్గాల పట్టు ఇలాంటివి కొన్ని చేతి పనులు చేనేత పనికి ఉపయోగపడుతుంది కాంస్య శిల్పాలు కాంస్య శిల్పాలు ఆంధ్రప్రదేశ్లో మరొక మనకి కళారూపం ఈ శిల్పాలు కాంస్యంతో చేయబడతాయి మరియు దేవతల మరియు ఇతర పాత్ర రూపాల్లో లభిస్తాయి ఇతర కళలు మొదట ముత్యాల ఆభరణాలు బంజారా నీడిల్ క్రాఫ్ట్స్ బుడితి ఇత్తడి సామాను డోక్రా మెటల్ క్రాఫ్ట్స్ లక్కవేర్ జానపద చిత్రాలు ముత్యాల ఆభరణాలు కూడా ఆంధ్రప్రదేశ్లో హస్తకళ్ళలో ఒక భాగం బంజారా నీడల్ క్రాఫ్ట్స్ బంజారా నీడిల్ క్రాఫ్ట్స్ కూడా ఒక కళారూపం బుడితి ఇత్తడి సామాను కూడా ఒక కళారూపం డోక్రా మెటల్ క్రాఫ్ట్స్ డోక్రా మెటల్ క్రాఫ్ట్స్ కూడా ఒక కళారూపం లక్కవేర్ లక్కవేర్ కూడా ఒక కళారూపం జానపద చిత్రాలు జానపద చిత్రాలు కూడా ఒక కళారూపం